మన భారతదేశంలో జనాభా బాగా పెరిగిపోయిందండి జనాభా బాగా పెరిగిపోవడం వల్ల మనం మన ఆర్థిక పరిస్థితులు కూడా చాలా పెరిగిపోయినాయి పెరిగిపోవడం అంటే మనం కొత్త కొత్త వాహనాలు తీసుకోవడం జనాభా పెరగడం వల్ల మనం మనకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా పెరగడం వల్ల వాహనాలు ఎక్కువ తీసుకోవడం వల్ల ఆ వాహనాల నుంచి వచ్చే పొగ వల్ల పర్యావరణంకు బాగా దెబ్బ తీయడం జరుగుతుంది అది ఎట్లా అంటే మనకు ఉన్న ప్రకృతిని మొత్తం కరాబ్ చేేసేస్తుంది అంటే కరాబ్ చేేసేస్తుంది మనం ఇప్పుడు చెట్లు పెంచుదాం అని చెెప్పేసి కొంతమంది అంటారు ఆ చెట్లు కూడా పెంచకపోవడం చెట్లు మన దగ్గర తక్కువ అయిపోతున్నాయి మనుషులు ఎక్కువైపోతున్నారు పొగ వల్ల వచ్చే ఈ పర్యావరణాన్ని మొత్తం కరాబ్ చేయడం వల్ల ఈ అడవులు అనేటివి బాగా నశించిపోతున్నాయి పర్వతాలు కొండలు సముద్రం సముద్రంలో కూడా ఆలజడులు బాగా ఇక్కడ మనకి చెట్లు ఇవన్నీ లేకపోవడం వల్ల వాతావరణం మనకు మనకు అనుకూలించకపోవడం వల్ల మనకు వర్షాలు సరిగ్గా పడకుండా చాలా దానికి తగ్గట్టు ఆ చెట్లు లేకపోవడం వర్షాలు సరిగ్గా పడవు ప్లస్ ఈ ఎండాకాలంలో ఎండలు ఎక్కువ విపరీతమైన ఎండలు బాగా అది అవుతున్నాయి దానివల్ల ప్రకృతి పొలాలు బోర్ ఇప్పుడు బోర్ పంపులు కానీ మనము ఇప్పుడు వాటర్ కూడా మనకు మొత్తం ఎండిపోవడం వల్ల పొలాలల్లో వాటర్ పెట్టక పెట్టకపోవడం వల్ల ఆ వాటరుకి పొలాలు సరిగ్గా పండకపోవడం ఇలా చాలా మార్పులు ప్రతిసారి ఏదో ఒక ఇప్పుడు ప్రతి ఒక్క సీజన్లో ఒక మార్పు ఇప్పుడు చూడండి ఎండాకాలంలో వర్షం పడడం కానీ వర్షాకాలంలో విపరీతమైన ఎండలు కొట్టడం వల్ల కానీ ఇలాంటివి చాలా ప్రకృతి మనకి చాలా విచిత్రంగా చూపిస్తుంది అన్నట్టు